రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది ఆరు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల నలభై ఆరు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది